బ్యాంకులో ఎఫ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటే సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది అవి ఎలా అవి ఉంటుందని భావిస్తారు అదే మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే మార్కెట్ రిస్క్ ఉంటుంది అని అనుకుంటారు కానీ నిజంగానే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ రిస్క్ ఉంటుంది స్టాక్ మార్కెట్ పెడితే మనం నష్టపోతాం గానీ ఫిక్స్డ్ డిపాజిట్ లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మ్యూచువల్ ఫ్రెండ్స్ లో డబ్బులు పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతున్న అవగాహన కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు కొంత ఎక్కువమంది స్థిర ఆదాయంతో ఆదాయం కోసం అండ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏ ఏదైనా ఎంచుకోవచ్చు ఈ ఫండ్స్ వల్ల మనకి యూజెస్ చాలానే ఉన్నాయి యూజెస్ బ్యాంకు హెచ్డిఎఫ్సి వాళ్ళకి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా బ్యాంకు ల్లో ప్రొవైడ్ చేస్తారు ఆర్బిఐకి చెందిన ఇన్సూరెన్స్ అండ్ క్రికెట్ ఇన్సూరెన్స్లు ఇస్తారు ఆ ఇన్సూరెన్స్ వల్ల భద్రతాది జరుగుతుంది